భారతదేశంలో ముఖ్యంగా మా రాష్ట్రంలో తప్పనిసరిగా సందర్సించవలసిన కొన్ని ప్రదేశాలు ఏమిటంటే ముఖ్యంగా అరకు అక్కడ పచ్చదనం కొండలు మనశ్శాంతిగా ప్రశాంతంగా చాలా చూడముచ్చటగా అందంగా ఉంటాయి అరకు ఒక కొండ ప్రదేశం చాలామంది అక్కడికి చూడటానికి వస్తారు అలాగే అరకు దగ్గరలో ఉన్న విశాఖపట్నం కూడా ఎంతో చూడటానికి బాగుంటుంది అలాగే రాజమండ్రి దగ్గరలో ఉన్న మారేడుమల్లి పచ్చని చెట్లు కొండలు నది జల సరస్సుతో కూడి ఉంటుంది ఇవి రెండూ కాక మా రాష్ట్రంలో ఎన్నో సముద్రాలు ఉన్నాయి కాకినాడ నర్సాపురం పేరుపాలెం బీచ్ ఇంకా ఎన్నో ప్రదేశాలు చూడముచ్చటైనవి మా రాష్ట్రంలో ఉన్నాయి